ఎవరమ్మ నమస్తే చెప్పమ్మ అవునా ఏమైంది అమ్మ

ఎంత కాలం నుంచి ఉందమ్మ ఇట్ల ఎప్పటి నుంచి ఉంది

అవునా ఒళ్ళు నొప్పులు తల తిరగడం కళ్ళనొప్పి ఇటువంటివి అన్నీ బాధలు అయితే నీకు ఇవి ఉన్నాయా అమ్మ ఏమన్న బీపీ షుగరు అట్ల ఏమన్న ఉందా టెస్ట్లు చేపి చేపించినావా ముందు

సరే సరే అయితే నేను ఇప్పుడు కొన్ని మందులు రాసిస్తాను ఆ మ ఆ మందులు రా తీసుకో వాడు వాడిన తర్వాత ఒకవేళ తగ్గిపోవాలి ఒక మూడు రోజులకి రాసిస్తాను ఈ మందులని రాసి ఇచ్చి తగ్గిందంటే సరే లేకపోతే ఒకసారి షుగర్ టెస్ట్ మరల చేపిద్దాం లేదన్నావు కానీ బాగా కాళ్ళు గుంజుతున్నాయి అట్ల అంటున్నావు కదా అది ఎందుకని ఉంది అందుకని ఒకసారి షుగర్ టెస్ట్ కూడా చేసి చూద్దాం బీపీ బీపీ నార్మల్ ఉంటుందా

అవునా సరే అచ్చా సరే ఈ మందులు అయితే వాడి చూడు వాడి చూడు తర్వాత మూడు రోజుల తర్వాత ఒకసారి రా చూద్దాం సరే అమ్మ సరే మంచిది